నమస్తే అండి అవునండి ఓకే సార్ ఓకే సార్ చెప్తాము సార్ ఉన్నాయి సార్ మీకే మీరు ఎంత మంది వస్తున్నారు సార్ ఓకే సార్ అంటే పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ ఓకే సార్ అహా లేదు సార్ మేము కార్ అనేది బుక్ చేస్తాము సార్ ఎయిట్ మెంబెర్స్కి సీటర్ ఉన్నది సార్ మా దగ్గర సో అది అవుతే సరిపోతది సార్ మీకు ఎందుకంటే మీరు పెద్ద లాంగ్ జర్నీస్ ఏం చెయ్యట్లేదు కదా సార్ మీరు

అదే సార్ దానికి మినీ వ్యాన్ పెడితే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది సార్ అదే ఒక కార్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి మీకు సో అదే మీరు కాకినాడలో ఏమన్నా అకామిడేషన్ మేము చూడాలా సార్ కాకినాడలో రాజమండ్రిలో ఓకే సార్ ఒక నైట్ స్టే చేస్తారా సార్ అంటే మీరు రాజమండ్రి చూడాలంటున్నారు అంటే కాకినాడ నుంచి రంపచోడవరం అప్ అండ్ డౌన్ చేస్తారా సార్ ఓకే సార్ రంపచోడవరం నుంచి డైరెక్ట్గా ఇంక కాకినాడ వచ్చేస్తారు సార్ మీరు ఓకే సార్ ఓకే సార్ అయితే ఓకే సార్ మేము తీసుకెళతాం సార్ మిమ్మల్ని మీకు షెడ్యూలు మీకు మొత్తం మేము ఎలా చెయ్యాలో చెప్తాము సార్ కార్ డ్రైవర్ ఫోటోనినీ ఆ ఆయన నంబరు మీకు పెడతాము సార్ కారునీ ఒకసారి మీరు చుడండి సార్ ఓకే సార్ చూస్తాము సార్ అవును సార్ మీకు మీకు ఓకే సార్ మేము మేము మీకు పెడతాము సార్ మీకు డ్రైవర్ నంబర్ అనేది ఇస్తాము సార్ సరే సార్ మీరు మేము అంటే లాస్ట్లో చెప్తాము సార్ మీరు అడ్వాన్స్ అనేది మాకు ఇప్పుడు ఒక థౌసండ్ రూపీస్ ఇస్తే సరిపోతుంది సార్ మేము మీకు అంటే మాకు డీజిల్ ఎంత ఖర్చు అయింది ఏంటి అని చూసుకుని డ్రైవర్ కి వన్ డే స్టే అంటున్నారు కాబట్టి ఆయనకి ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి సార్ మీరు

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్